నమస్కారం అండి నా పేరు అబ్దుల్ మీరు ట్రావెల్ ఏజెంట్ సతీష్ గారే మాట్లాడుతున్నారా నేను భద్రాద్రి కొత్తగూడం చంద్రగుండ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను రేపు హైదరాబాద్ రావాలనుకుంటున్నాను అండి అక్కడ నాకు ఉండడానికి షెల్టర్ అవేమి లేవు మీరు మొత్తం ప్రొవైడ్ చేస్తారని విన్నాను కావున నేను మీకు కాల్ చేసాను రేపు ఉదయం ఐదున్నరకి నేను హైదరాబాద్ వస్తున్నాను నాకు వచ్చినప్పటి నుంచి షెల్టర్ ఫుడ్ మొత్తం మీరే చూసుకోవాలి మేము మొత్తం ఆరుగురం వస్తున్నాము మీ కార్లో కూడా మేము తిరగాలని అనుకుంటున్నాము రేపు మొత్తం మీ కార్ మా దగ్గరే ఉంటుంది రేపు ప్రొద్దున చార్మినార్ వెళ్ళి అలాగే గోల్కొండ వెళ్ళి నైట్ మొత్తం తిరగేసి మీ కార్ మీకు ఇచ్చేస్తామండి మొత్తం ఎంత అవుతుందో మాకు మీరు బిల్ పంపిస్తే మేము ఎస్టిమేషన్ వేసుకొని రేపు ఇచ్చేస్తాము ధన్యవాదాలు